హలో చెప్పండండి

అవునండి మాకు ఐరన్ గేటు కావాలండీ

రెండు కావాలండీ ముందలా పెద్ద పెద్ద గేట్లు రెండు పెద్ద గేట్లు గావాలి అంటే రెండు ఇల్లులున్నాయ్ ఇంటి ముందల కావాలి

ఎంట్రన్స్ కాదు కొంచెం లోపలే పంచులో పంచులో

గేట్ ఎట్లా గేట్ ఎట్లా ఉంటుందీ కేజీ లెక్కనా మీటర్ లెక్కనా ఎలా

వారంలో కావాలి మాకు

ఓకే ఓకే అట్లయిన పర్లేదు కానీ డిజైన్స్లో కావాలి మొత్తం డిజైన్ వస్తుంది కదా పూలు పక్షులు నెమలీలు ఉంటాయి కదా నెమలీలు అలాంటివి అలాగనా బిజినెస్కయితే నలభై రూపాయలు కలిపి మొత్తం ప్లెయిన్గా కట్టి అలా చెప్పారేంటి మీరు ఎక్కడ ఇసుకెక్కడ అక్కడొచ్చి ఫోన్ చేసి పిక్అప్ చేసుకుంటారు కదా ఓకే అండి